తెలుగు భాష అందించే పాత్ర ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పాత్రగా ఉంటుంది ఈ పాత్రలో ప్రాథమిక పదవ మధ్యమ ఉత్సశిక్ష ముఖ్యంగా తెలుగులో అందిస్తారు ఇందులో విభిన్న ప్రాథమిక మాధ్యమాలు పాఠశాలలు కాలేజీలు విద్యాలయాలు ఉన్నాయి అదేవిధంగా సాంస్కృతిక సాహిత్య విజ్ఞాన సాంకేతిక వ్యవసాయ మరియు ఇతర పరిష్కరణలు కూడా తెలుగులో అందిస్తారు ప్రత్యేక కుటుంబాలు తెలుగులో విద్యకి ప్రముఖంగా ఆసక్తి చూపిస్తాయి మరియు విద్యార్థులు తెలుగులో చదువుతారు ఇది తెలుగు భాష సమృద్దత నిజంగా పోషిస్తున్నది నిజమైన అనుభవంతో చెప్పాలి విద్యావ్యవస్థలో ఒక భాషను పోషిస్తుండడం వలన ఆ భాష మాట్లాడే దేశీయం మరియు

సాహిత్యం ఎలా ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే ఈ వాతావరణం మొత్తం ఒక ముఖ్యంగా లాభదాయకంగా ఉంటుంది ఈ ప్రముఖ భాష పోషిస్తున్న విద్యావ్యవస్థలు భాష సాహిత్య సాంస్కృతిక విరసతి సాంకేతిక వ్యవసాయ మరియు ఇతర శాఖలకు కూడా అనేక ప్రాధాన్యతను ఇది ఇస్తూ ఉంటుంది మన రాష్ట్రంలో తెలుగు భాషలో పోషిస్తున్న

వరసతిని గానించేందుకు అందంగా అలాగే అంశనీయంగా కూడా మనం చూసుకోవచ్చును కానీ ఈ నటభాష అనేకమైన వారిని మారుస్తూ ఉంటుంది అలాగే ఈ విద్య ప్రతిష్టక పొందడం వల్ల ముఖ్యంగా లాభదాయకంగా కూడా ఇది ఎక్కువగా ఉంటూ ఉంది అనమాట ఈ విద్యాసంస్థలు అన్నీ ఇంకా అనేక విద్యావ్యవస్థలు కూడా భాష సాహిత్యము అలాగే సంస్కృతము అలాగే సాంకేతిక వ్యవసాయ ఇతర శాఖలకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వలన ఈ తెలుగు భాషలో కూడా పోషిస్తున్న విద్యావ్యవస్థలు సాంస్కృతిక ప్రాధాన్యతను కూడా పోషిస్తూ ఉన్నాయి మరియు భావి తరగతులలో మూడింట్లా స్థానాలుగా ఇవి నిలుస్తూ ఉన్నాయి అనమాట అదేవిధంగా మనం తెలుగు భాషను చూసినట్లయితే మన భారతదేశంలోనే కాకుండా అనేకమంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అమెరికాలో కూడా మన భారతదేశం మన తెలుగుకి ఎంతో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం చూసుకుంటున్నాము అలాగే మన రాష్ట్రాల్లో విద్యావ్యవస్థలు తెలుగు భాషని ఎంతో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనమాట అలాగే ఈ రాష్ట్రానికి తెలుగు భాష అనేది ఒక ఆత్మ అలాగే సాంస్కృతిక భాష అలాగే ఇతిహాసిక సంస్కృతిని అభివృద్ధి చేసే ముఖ్య వాహనం అనమాట తెలుగు భాష నేరుగా అంటే వేరు వేరు భారతీయ భాషల్లో ఒకటి సో అది ఒక సాహిత్యం చిరంజీవి తత్వం గల విజ్ఞానం కంప్యూటరైసింగ్ విజ్ఞానం గణితం అంతర్జాతీయలలో మరి విభిన్న విశేషాల్లో ప్రాముఖ్యత పొందింది ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే భాష అన్ని పరీక్షల్లో కూడా తెలుగు భాషను మెయిన్గా మనము ఇక్కడ యూజ్ చేయడం అంటే ఉపయోగించడం అనేది మనకి బాగా జరుగుతుంది అదేవిధంగా ఇలా అనేక సంస్థలు ప్రభుత్వ కళాశాలలు కూడా ఈ ఈ సంస్థలు ప్రాంతీయ భాషలో తెలుగు ప్రస్తుత ప్రదర్శనలు ప్రోగ్రాములను సాహిత్య కార్యక్రమాలలో మార్కెటింగ్ ప్రయత్నాలను ఇతర సాధనాలుగా అందిస్తూనే ఉంటుంది అదేవిధంగా ఇది అభివృద్ధికి ఒక మహాత్మ పూర్వక వాహనంగా కూడా మనకి ఉపయోగపడుతుంది అందువలన తెలుగు భాషలో విద్యార్థులు సరళ అభివృద్ధి ప్రతియోగిత రెండు ప్రతియోగిత భాషగా కూడా ఇది మనకి చాలా బాగా అభివృద్ధి సామాజిక అభివృద్ధి కోసం అంతర్జాతీయలా అభివృద్ధి సంస్థల అనుమతిగా ఇది ఇవ్వడం అనేది మనకి జరుగుతుంది మన రాష్ట్రంలో అనేక విద్యా వ్యవస్థలు ఈ తెలుగు భాషకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి అదేవిధంగా మన రాష్ట్రమే కాకుండా ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా ఈ తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటూ ఉన్నారు ఈ తెలుగు భాష ద్వారా అనేకమంది ఏంటంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వివిధ రకమైన వస్తువులను తయారీ కానీ వేరీ వాటికి కూడా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ ధన్యవాదాలు